రేడియో టెలివిజన్లో తెలుగు భాష ఎలా వాడతారు అంటే రేడియోలో అయితే వార్తలు చెప్పడంలో కానీ లేకపోతే ఏమైనా సంఘటనలు తెలియజేయడంలో కానీ వాడతారు నెక్స్ట్ పాటలు వేయడంలో కూడా తెలుగు తెలుగు భాషను ఎక్కువగా వాడతారు నెక్స్ట్ ప్రింట్కు సంబంధించి ఎలా వాడతారు అంటే శుభలేఖలు ప్రింట్ చేయడం కానీ లేకపోతే మనము రోజువారి చదివే వార్తలు కానీ లేకపోతే పత్రాలు కానీ లేకపోతే ఏవైనా అది ఏవైనా ఒక కార్యక్రమం జరిగితే ఇచ్చే ఆ పత్రాలు ఈ విషయాల్లో అయితే తెలు తెలుగు భాషను వాడతారు ఇంకొకటి రేడియోలో పాతకాలంలో ఎక్కువగా వార్తలకి అయితే వాడేవారు అన్నమాట నెక్స్ట్ అది కాకుండా పాటలు విషయాల్లో నెక్స్ట్ ఏదైనా ఒక సమాచారం అందించే విషయాలలో ఎక్కువగా యూజ్ ఎక్కువగా వాడేవారు అన్నమాట